నేను సాంప్రదాయంగా పెన్తో కాగితంపై రాయాలనుకుంటున్నా ఎందుకనగా నేను రా మనం రా పెన్తో రాయడం వల్ల మన చేయికి ఎక్సైజ్ లాగా ఉంటుంది చేతి మంచిగా పనిచేస్తుంది బాడీ కూర్చొని రాయడం వల్ల మన శరీరం కూడా ఎక్సైజ్ మన బాడీ కూడా వ్యాయామం వ్యాయామం లాగా ఉంటుంది దీని వలన చాలా ఆరోగ్య సమస్యలు తీరుతాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్ ల్యాప్టాప్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారు పాతకాలంలో పెన్నుతో కాగితం మీద రాసి మంచిగా లేఖలు ఇలాంటివి చేసేవారు కానీ ఈ మధ్యకాలంలో మధ్యకాలంలో ఫోన్లో ల్యాప్టాప్లో చాలా ఉపయోగిస్తున్నారు వీటిపై టైప్ చేసి రాసి పంపిస్తున్నారు జిమెయిల్ వాట్సాప్లో అంటే చాలా వాడుతున్నారు వీటిని వాడడం వల్ల రేడియేషన్ ఇలాంటి చాలా ఎక్కువ అయిపోతున్నాయి టైపింగ్ చేయడం వల్ల బ్రెయిన్ వాళ్ళ మెదడు చాలా వీక్ అయిపోతుంది బట్ కాగితంతో రాయడం వలన కాగితంపై పెన్తో రాయడం వల్ల శరీరానికి వ్యాయామంలా ఉంటూ బ్రెయిన్ మెదడు కూడా చాలా స్పీడ్గా పని చేస్తుంది అలాగే ల్యాప్టాప్లో రా ల్యాప్టాప్లో మొబైల్లో యాడ్ టైప్ చేయడం వల్ల దానికి స్క్రీన్ డిస్ప్లే చూడడం వలన మనకు చాలా కండ్లకు చాలా హానికరంగా ఉంటుంది చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇలాంటివి చేయడం వలన మనం చాలా ఆరోగ్య సమస్యలు మాకు ఆరోగ్య సమస్యలు మాకు ఎక్కువగా వస్తాయి రోగ ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పె కాగితంపై రాయడం ఇష్టపడడం లేదు ఎందుకనగా వాళ్ళకి చెయ్యి చెయ్యి నొప్పికి కలి చెయ్యి నొప్పికి కలిగిస్తుంది అందుకే ల్యాప్టాప్లో మొబైల్లో గానీ టైప్ చేయడం లాంటివి ఎంచుకుంటారు వి ఇది కొద్దిగా కచ్ కష్టమైన ట్యాప్ టాప్ ల్యాప్టాప్లో మొబైల్లో రాయడం కష్టమైన పద్ధతి కాదు సులభమైన పద్ధతి తొందరగా అయిపోతుంది కేవలం రెండు నిమిషం లేదా రెండు నిమిషాలలో పని మనకు కావాల్సింది రాసి టైప్ చేసి పంపించవచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువ కాగి కాగితంపై రాసి లేఖలు పంపడం లాంటివి చేయడంలేదు మొత్తం లే మొబైల్లో చేస్తున్నారు మొబైల్ మొబైల్లోనే టైపింగ్ ఇవన్నీ చేస్తున్నారు మొబైల్ లేకపోతే చాలా కష్టంగా అయిపోతుంది ఈ మా ఈ ప్రపంచంలో కాగితాలు కూడా ఎక్కువగా విద్యార్థుల దగ్గరనే ఉంటున్నాయి ఎవరి దగ్గర అంద్ అందుబాటులో లేవు కాగితాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి చెట్ల నుంచి వస్తాయి కాగితాలు చెట్ల నుంచి వచ్చి మళ్ళా మళ్ళా భూమిలో వేయడం వల్ల అవి భూమిలోనే కుంగిపోతాయి ఎంతో మంచి వాతావరణానికి కూడా హాని కలిగించవు కానీ మొబైల్ ఫోన్స్ మొబైల్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ భూమిలో కలిసిపోవు చాలా వాతావరణానికి చాలా హాని కలిగిస్తాయి మనం సాంప్రదాయకంగా పెన్నుతో కాగితంపై రాయడం చాలా మంచిది ల్యాప్టాప్లో ఇలాంటివి చేయడం చాలా కష్టం సులభమైన పద్ధతి మొబైల్లో చేయడం కానీ ఇవి చేయడం వల్ల మనకు బె మన మెదడు చాలా వీక్ అయిపోతుంది అందుకే మనం ఎక్కువగా స పెన్తో కాగితంపైరాయడమే ఎంచుకోవాలి